నేను తెలుగు భాషను మాట్లాడేవాడిని మరియు నా పిల్లలకు కూడా తెలుగు భాష నేర్పించాలని అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను పిల్లలకు తెలుగు భాష నేర్పించడం చాలా ముఖ్యం తెలుగు భారతదేశంలోనే ఒక ముఖ్యమైన భాష మరియు ఇది మన సాంస్కృతిక మరియు వారసత్వంలో భాగం తెలుగు భాష నేర్చుకోవడం వల్ల పిల్లలు తమ సొంత సంస్కృతి మరియు వారసత్వం గురించి తెలుసుకోవడానికి సహాయపడుతుంది తెలుగు భాషలో అనేక గొప్ప కవులు రచయితలు మరియు చిత్రకారులు ఉన్నారు తెలుగు భాష నేర్చుకోవడం వల్ల పిల్లలు ఈ గొప్ప కళాకారుల పనిని అర్థం చేసుకోగలుగుతారు తమ సొంత భాషను రక్షించుకోవడంలో సహాయపడుతుంది తెలుగు భాష క్రమంగా అంతరించిపోతున్న భాష పిల్లలు తెలుగు భాష నేర్చుకోవడం వల్ల ఈ భాషను జీవించేలా చేయడంలో సహాయపడుతుంది తమ మానసిక మరియు భావోద్వేగ అభివృద్ధికి సహాయపడుతుంది భాష నేర్చుకోవడం అనేది మెదడు నుంచి వ్యాయామం తెలుగు భాష నేర్చుకోవడం వల్ల పిల్లల మానసిక మరియు భావోద్వేగ అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది నాకు తెలుసు కొంతమంది ప్రజలు తెలుగు భాష నేర్చుకోవడం ముఖ్యం కాదని అనుకుంటారు వారు నమ్ముతారు ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం చాల ముఖ్యం నేను నా అభిప్రాయం అంగీకరించను తెలుగు భాష నేర్చుకోవడంలో చాలా ముఖ్యం అదే సమయంలో ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం కూడా ముఖ్యం నేను నా పిల్లలను తెలుగు భాష నేర్పడానికి కృషి చేస్తున్నాను వారికి తెలుగు భాషలో పుస్తకాలు మరియు సినిమాలు చూపించడం వారితో తెలుగులో మాట్లాడటం మరియు వారి తెలుగు భాష కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా నేను వారిని తెలుగు భాష నేర్చుకోవడానికి ప్రోత్సహిస్తున్నాను నేను నమ్ముతున్నాను నా పిల్లలు తెలుగు భాష నేర్చుకుంటే వారు భవిష్యత్తులో మరింత విజయవంతం అవుతారు వారు తమ సొంత సంస్కృతి మరియు వారసత్వం గురించి తెలుసుకుంటారు మరియు వారు తమ సొంత భాషను రక్షించడంలో సహాయపడుతారు